మాకు ఫస్ట్ ఇది ఎన్ని సెకండ్లు ఉంటుంది

మాకు సొంతమైన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ అప్పటినుంచి చాలా బాగుంది ఫోనైతే మేము చాలారకాలుగా అన్నింటిని యూజ్ చేసుకోవటం జరుగుతుంది మా ఫోన్లల్లో మా రిఛార్జులకు సంబంధించి అలాగే మా ప్రయాణాలకు సంబంధించి మా బ్యాంక్ అకౌంట్స్ కాని గ్రూప్కి సంబంధించిన డిటైల్స్ కాని అన్నీ తెలుసుకోవటానికి చాలా కంఫాటబుల్గా ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్సు అండ్ స్టార్టింగ్ నుంచైతే ఇప్పటిదాక చాలవరకు ఇంకా చేంజ్ అవుతూ ఉంది చాలా బాగుంది కూడా ఫస్ట్ ఆఫ్ అల్ మాకున్న ఫోను రిలయన్సు దానితర్వాత నోకియా తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి పోకో సి డబల్ ఫైవ్ వాడుతున్నాం చాలా కంపోర్ట్గా ఉంది ఇంక స్పెషల్గా ఫోన్ నుంచే వర్కు ఫ్రమ్ హోమ్ చిన్నచిన్న వర్క్సు చేసుకోవటాని కూడా చాల కంఫర్టుగా ఉంది ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టుగా ఉంది అలాగే ఇంకా కొత్తవిషయాలు తెలుసుకోవడానికి కూడా చాలా వీలుగా కూడా ఉన్నాయి ఫోన్లు స్మార్ట్ ఫోన్ వల్ల చాలా లాభాలున్నాయి సాంకేతిక చాలా పెరిగింది ఇప్పటివరకి ఇంకా కూడా చాలా బాగుంటాయి స్మార్ట్ ఫోన్సు చాలా ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల చాలా లాభాలే ఉన్నాయి ఇప్పటివరకి ఇంతకముందు కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి చాలా వరకు బాగుంది మేము చిన్న ఫోన్ తీసుకున్న దగ్గరనుంచి ఈ స్మార్ట్ ఫోన్ వరకు చాలావరకు మాకు కంపోర్టబుల్గా కూడా ఉంది